నేను నా రెండో ప్రోడక్ట్ హీటర్ అని తీసుకున్నానండి ఇదేంటంటే హీటర్లో ఒక ప్లస్ పాయింట్ ప్లస్ ఉంది రెండవది మైనస్ కూడా ఉంది అయితే ప్లస్ ఏంటంటే మనకి తొందరగా వాటర్ అన్ని నీళ్లనేవి వేడెక్కుతాయి ఇంకోకటి మైనస్ ఏంటంటే అవి చాలా ప్రమాదకరం కూడా హీటరు చిన్నపిల్లల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అట్లాగే హీటర్ నీళ్లు కొంతమంది బాడీకి సెట్ అవు పడతాయి కొంతమంది బాడీకి పడవు కరెంటు కదా కరెంట్ కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది దానివల్ల నెగటివ్గా సెకండ్ ప్రోడక్ట్ హీటర్గా నేను తీసుకున్నాను